హలో అదే సార్ ల్యాండ్ ల్యాండ్ కొందామని కాల్ చేసిన సార్ అది మేడ్చల్లో ఎంత ఎంత ఉందండి ఒక వంద వంద గజాలు ఎంత ఉంది ఆహా అవునా తొంభై లక్షల దాకా ఉందా అది మనకు సర్కిల్ కాడ కావాలి సార్ మన అపార్టమెంట్ లేపుదాం అనుకుంటున్నాం అందుకు సర్కిల్ కాడ కావాలి మేడ్చల్ సర్కిల్ కాడ అంటే అక్కడ మాకు ల్యాండ్ ఉన్నది మీకు మీ కాడ మీరు చెప్పిర్రు అంటే బ్రోకర్ దగ్గర తెలిసిన ల్యాండ్ ఉన్నాయి మా చుట్టు అని ఆ చుట్టుపక్కల అవి ఇవి కలిపి కడితే పెద్దగా వస్తాయి కదా అపార్టమెంట్ మరల హాస్టల్స్ ఇవి కదా అక్కడ మల్లా రెడ్డి కాలేజ్లు ఉన్నాయి కదా ఇంకా హాస్టల్ ఏరియాలో మనకి ప్యాసివ్ ఇన్కమ్ లెక్క పనికోస్తాయి కదా

రేపు ఇదిగో పండుగ అండి ఎల్లుండి వద్దాం అంటే పొద్దుగల పది గంటల వరకు వస్తాం మీ ఆఫీస్ చూసిన మొన్ననే వచ్చినా మీరు లేరు కాకపోతే మొన్న మేము కాల్ చేసినాం అదే అదే మైన్గా పేపర్లు ఉండాలండి పేపర్లు ఉంటే మీరు అంత రేట్ చెప్తారు కాబట్టి ఆ ఏరియా కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా కదా అందులో మరల ఇల్లీగల్ ల్యాండ్ ఉండదు అండి

అదే అదే కొంచెం సరే అండి మరి మీరు మరల చెప్తాం మా వాళ్ళకు అనుకొని మా ఇద్దరు పార్టనర్షిప్లో కొందాం అనుకుంటున్నాం ఇంకా మా ఇంకో పార్టనర్ అడిగి చెప్తాను మీకు పంపిస్తాను అండి మీకు వాట్సాప్ పంపిస్తాను చెప్తాను చెప్తాను చెప్తాను అన్న మీకు రేపు చెప్తాం అన్న ఇవ్వాల అన్న నైట్ ఆలోచించుకొని చెప్తాం అన్న సరే అన్న ఇక చెప్తాను